నేను నా మొబైల్ ఫోన్లో ఒక యాప్ షాపింగ్ యాప్లో అనేక వస్తువులను బట్టలను మరియు చేర్చాను కావి అవి నాకు ఇప్పుడు తక్కువగా అవసరం ఉన్నాయి నా దగ్గర నగదు కూడా చాలా తక్కువగా ఉన్నందు కారణం వల్ల నేను ఆ కార్ట్లో మిగిలిన అంశాలన్ని తీసివేయాలనుకుంటున్నాను కాబట్టి ఆ కార్ట్ నుండి కొన్ని బట్టలను కొన్ని వస్తువులను నేను తీసివేయాలని నిర్ణయించుకోవడం జరిగినది కాబట్టి ఇప్పుడు నేను నా సెల్ఫోన్లని తీసుకొని దాంట్లో ఉన్న షాపింగ్ యాప్ను ఓపెన్ చేశాను ఓపెన్ చేసిన వెంటనే అక్కడ నాకు మొదటి పేజీ కనిపించింది ఆ మొదటి పేజీకి దిగువ భాగమున ఎడమ వైపు హోమ్ పేజ్ కనిపించింది అక్కడ హోమ్ పేజ్కి వెళ్ళి అక్కడ మూడు చుక్కలు ఉన్న బటన్ని నొక్కాను వెంటనే నాకు అనేక అవకాశాలను చూపించింది అందులో నేను మై కార్ట్ అనే ఆప్షన్ను ఎంచుకున్నాను ఆ ఆప్షన్లోకి వెళ్ళి అక్కడ నేను చూసుకున్నాను నాకు ఏ ఏ వస్తువులు అవసరము నా దగ్గర నగదు ఎంత ఉన్నది ఎంత నగదుకి మాత్రమే సరిపడ వస్తువులు వస్తాయి అవన్నీ జాగ్రత్తగా నేను పరిశీలించుకున్న తర్వాత జాగ్రత్తగా చూసుకున్న తర్వాత నాకు అవసరం లేననటువంటి కొన్ని వస్తువులను ఒక్కొక్కటిగా చూసి కార్ట్ నుండి తీసివేయడం జరిగినది